మాది ఆంధ్రప్రదేశ్ మేము తెలుగు వాళ్ళం ఇక్కడ మతపరంగా అనేక పండుగలు తిరుణాలలు జాతరలు జరుగుతుంటాయి ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుగుతుంటాయి ఆ ప్రాంత చరిత్రను బట్టి జరుగుతుంటాయి ఉదాహరణకు వెంకటగిరి పోలేరమ్మ జాతర కనుపూరు ముత్యాలమ్మ జాతర సమ్మక్కా సారక్క జాతర మొదలగునవి అంతేకాదు వేసవి కాలంలో తిరుణాలలు కూడా జరుగుతాయి ఉదాహరణకు పెంచలకోన తిరుణాల నరసింహ కొండ తిరుణాల మొదలగు నవి ఇవే కాకుండా ఇంకా శ్రీరామనవమి వినాయక చవితి ఉగాది సంక్రాంతి దీపావళి మొదలగు పండుగలన్నీ చాలా ఘనంగా నిర్వహింపబడతాయి ఇంకా రంజాన్ బక్రీద్ మొదలగునవి క్రిస్మస్ గుడ్ ఫ్రైడే వంటివి కూడా అందరు చక్కగా జరుపుకోవడం జరుగుతుంది